నేను నా పాత చిరునామాలో మీ నా ఎన్పీఎస్ ఖాతా నుండి ముఖ్యమైన ఉత్తర్వులను అందుకున్నాను మరియు వెంటనే నేను దాన్ని నా ఈమెయిల్ ద్వారా కొత్త చిరునామా కొత్త అడ చిరునామాకి వి వివరాలు నవీకరించడంలో దానికి నా అడ్రస్ చిరునామా కర్నూలు డిస్టిక్త్ చి కర్నూలు డిస్టిక్త్ గార్వే గ్రామం